మార్కెట్ విస్తరణ వ్యూహంతో వ్యాపారాన్ని మరింత ముందుకు సాగించవచ్చును పోటీదారులతో సన్నిహితంగా ఉండడం ద్వారా కూడా అప్డేట్గా ఉండవచ్చును అలాగే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండడం అనేది ముఖ్యమైన అప్డేట్గా భావిస్తున్నాను సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం అనేది వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయగల వ్యూహమనీ నా అభిప్రాయం అలాగే ఆఖరిగా ధర నాణ్యత ఎంపిక మరియు సౌలభ్యం అనే అంశాలపై దృష్టి పెట్టడం